నేను పరుగెత్తేటప్పుడు నేను క్రింద పడ్డాను నేను క్రింద పడటం వల్ల నా మోకాలికి గాయమైంది నేను మోకాళ్ళ గాయం అ అయినా వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాను అయినా నాకు తగ్గలేదు ఒక రెండు రోజులు చూసి మళ్ళీ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను డాక్టర్ని సంప్రదించాను ఆయన కొన్ని గాయాన్ని క్లీన్ చేసి కొన్ని మందులు ఇచ్చాడు ఆ మందులు వేసుకుంటే నాకు నొప్పి అనేది ఈ రిలీఫ్ అయింది ఒక రెండు మూడు రోజులు నొప్పితో బాధపడ్డాను చాలా బాధపడ్డాను నడవటానికి కూడా రాలేదు ఆ విధంగా నాకు అయింది డాక్టర్ని సంప్రదించాను మందులు వేసుకోవడం వల్ల నాకు గాయం నుంచి కోలుకున్నాను అంతేకాకుండా నేను ఫస్ట్ రన్నింగ్ చేసినప్పుడు నాకు చాలా కాళ్ళ పెయిన్లు వచ్చాయి నాకు పరుగెత్తడానికి కూడా వీలు లేకుండే ఉండే నేను నడిచేటప్పుడు నాకు కాళ్ళు అనేది బాగా నొప్పులు వచ్చాయి అంతేకాకుండా రోజు కాళ్ళకి ఆయిల్ మసాజ్ చేసేదాన్ని కనీసం నడవటానికి కూడా నాకు రా రాకపోయు ఉంటే కుంటుకుంటూ నడిచేదాన్ని కుంటుకుంటూ నడవడం వల్ల అంతేకాకుండా కుంటుకుంటూ పరుగెత్తేదాన్ని కుంటుకుంటూ పరుగెత్తడం వల్ల నా మోకాలు నొప్పులు అనేది ఇంకా ఎక్కువగా నొప్పిలోకి వచ్చాయి దాని ద్వారా నేను డాక్టర్ని డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయనే ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకొమ్మని చెప్పాడు నేను వారం రోజుల పాటు రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకోవడం వల్ల నేను కోలుకున్నాను అంతేకాకుండా రన్నింగ్కి వెళ్ళినప్పుడు అలా కాళ్ళకు ఆయిల్ మసాజ్ వంటివి చేసుకోవాలి ఆయిల్ మసాజ్లు కాకుండా ఇంకా ఐస్ అనేది అప్లై చేయాలి కూలింగ్ కోసం నరాలు నరాలు యాక్టివ్గా ఉండటం కోసం ఐస్ అనేది ఏదైనా గాయాలున్న చోట అప్లై చేస్తే ఏదైనా నొప్పి ఉన్న చోట అప్లై చేస్తే తొందరగా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ మళ్ళీ అంతేకాకుండా కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు డాక్టర్ వాడు డాక్టర్ గారు ఒక వేడి నీటిలో జండూ బామ్ వేసుకొని వాటిని కాళ్ళను ఒక పది నిమిషాలు పాటు పెట్టమని అనడం జరిగింది దాని ద్వారా కూడా నేను కొన్ని ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందాను కానీ రన్నింగ్ అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు మనం పరుగెత్తుకుంటూ పరుగెత్తుకుంటూ రోజు రోజు అలవాటు చేసుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది ఒకటేసారి మనం ఇంట్లో కూర్చొని కూర్చొని ఉండి పరిగెడితే మాత్రం అది సాధ్యం అవదు